గుడ్ మార్నింగ్ మేడం నా పేరు లలిత ఓకే మేడం మా దగ్గర సూర్య టీ కాఫీ అనే పౌడర్ ఉంటుంది మేడం అది మీరు ఛాయ్ చేసుకునేటప్పుడు అది ఎంతో టేస్టీగా ఉంటుంది మేడం ఈ ప్రోడక్టు ఈ మధ్యలో ఈ రీసెంట్గానే స్టార్ట్ చేశారు మీరు తీసుకుంటారు ఏమో అని చేశాను మేడం ఫోర్ హండ్రెడ్ మేడం త్రీ కేజీస్ త్రీ కేజీస్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ వస్తుంది మేడం అవును మేడం అంటే బయట కూడా బయ్ అంటే ఇది ఒక్కసారి తీసుకుంటే మీకు ఒక్క చిన్న స్పూన్ వేస్తే ఆ ఒక లీటర్ పాలకి ఒక చిన్న స్పూన్ వేస్తే మొత్తం ఫుల్ అయిపోతుంది మేడం ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వస్తుంది మేడం ఈ చాయి పత్తీ టేస్ట్ బాగానే ఉంటుంది మేడం కావాలి అంటే మీకు ఆ మీకు నమ్మకం కలగాలంటే మా మీరు తీసుకుంటాను అంటే మా దగ్గర ఉన్న వర్కర్స్ మీ దగ్గరకు వచ్చి ఒకసారి మీకు అది కొంచెం ఇస్తారు అంటే టీ అప్పుడు మీరు టీ చేసుకోండి అది మీకు నచ్చితే మీరు తీసుకోండి మేడం కాని టేస్ట్ లేదు మేడం మేమే మీ దగ్గరకి వస్తాము మీరు కొంచెం టీ పౌడర్ తీసుకుని మీరు టీ పెట్టుకుని తాగి మీకు టేస్ట్ నచ్చితేనే ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి మేడం మీరు మీరు మాకు చెప్పండి మేడం మీ అడ్రస్ మీ అడ్రస్ చెప్తే మేము వస్తాము అక్కడికి మీకు నచ్చితేనే తీసుకోండి మేడం లేదు అంటే లేదు ఆ అవును మేడం ఓకే మేడం థ్యాంక్ యూ